మా తాన ఎక్కువ మంది వస్తే వాళ్ళకి వంట చాలా చేయడం ఉంటుంది అందుకోసం నేను మా అక్క హెల్ప్ తీసుకుంటాను లేకుంటే మా వదిన హెల్ప్ తీసుకుంటాను అమ్మ ఉంటుంది చాలా మంది ఉంటారు కదా చాలా చేయడానికి మనకు టైం కూడా సరిపోదు అందుకోసం నేను నా అక్క వదిన అమ్మ అందరిది హెల్ప్ తీసుకొని వంట బంధువులకు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోను మా వదిన ఉంటుంది మా అక్క ఉంటుంది ఏమైనా చేయడానికి హెల్ప్ వంట అందులో వంటలో హెల్ప్ చేయడానికి మా అక్క తీసుకుంటాను ఆమె చాలా హెల్త్ చేసేది మాకు

పొయ్యి మీద పెట్టిన తర్వాత చాలా మందికి ఎంతమంది ఉన్నారో అంత మందికి ఆ పొయ్యి మీద వంట చేస్తాం మా అక్కతో హెల్ప్ తీసుకుంటాను నాకు వంట అవసరంలో ఏమైనా అర్థం కాదు అంటే నేను హెల్ప్ తీసుకుని నేను నా అక్క కానీ కొంత సమయంలో చేయడం ఆలోచిస్తాము ఏదైనా వంటలో ఏది ఈజీగా ఉందో అది వంట చేసి ఇస్తాము వాళ్ళ కూడా చాలా ఆకలి వస్తుంది కదా వాళ్ళకి త్వరగా మనం వంట చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అందుకోసం మనం హెల్ప్ తీసుకోవాలి నేనైతే తీసుకుంటాను నా వదిన అమ్మ హెల్ప్ తీసుకుంటే మనకు ఈజీగా అవుతుంది ఎంతమంది అయినా వస్తే వాళ్ళకి మనం వండి పెడతాం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇంతమందికి త్వరలో వంట చేసి ఇచ్చింది అని వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు ఇంకా మెచ్చుకుంటారు మెచ్చుకుంటారు ఇంత సమయంలో ఇంత మందిని చాలా చేశారు కొంచెం సమయంలో ఇంత చాలా మందిని చేశారని వాళ్ళు కూడా మెచ్చుకుంటారు అందుకోసం ఎవరైనా మా బంధువులు మా ఇంటికి వస్తే మనం మన ఇంట్లో ఉన్న మనుషులని వాళ్ళని హెల్ప్ తీసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు మనకు వచ్చిన మంది ఎక్కువమంది వస్తారు ఎక్కువమంది వస్తారు కదా ఒక మనిషి సరిపోదు ఎక్కువ మందికి వంట చేయడానికి వాళ్ళు కూడా చాలా ఆకలితో ఉంటారు మనం వాళ్ళని ఏది వండి పెట్టాలని ఆలోచిస్తాము మనకి అర్థం కాదు చాలామంది వస్తే ఇంతమందిని నేను ఎలా చేయాలి మంచి మంది ఎలా చేయాలి మంది చాలా ఉన్నాయి సమయం తక్కువగా ఉంది మనం ఆలోచిస్తాము ఆలోచించిన తర్వాత మన ఇంటిలో అక్క ఉంటే వాళ్ళని చెప్తారు ఇంతమంది ఉన్నారు చాలా సమయంలో ఎట్లా హెల్ప్ ఇస్తావు నాకు అని అక్కతో మనం మనం మనసులో మాట చెప్పచ్చు

వండి పెడతాను చాలా ఈజీగా ఉంటుంది అది చాలా కం తక్కువ సమయంలో వండి పెట్టవచ్చు ఎంతమంది అయినా వాళ్ళకి మనం ఆ తక్కువ సమయంలో మంది ఎక్కువ ఉంటే కూడా సరిపోతుంది దాని చేయడానికి మనం పొయ్యి మీద బొగన పెట్టాలి దాని మీద నూనె వేయాలి చికెన్ బిర్యానీ అయితే చికెన్ వేయాలి మటన్ వేయాలి మసాలా వేయాలి దాని మరియు పెరుగు వేయాలి దాని టేస్టీ కోసం మనం వేరే వేరే మసాలాలు వేయాలి చాలా టేస్టీ కావాలి అంటే మనం మంచిగా పచ్చిమిర్చి ఇంకా కొంచెం పెరుగు కొంచెం పాలు వేసి దాంట్లో టేస్టీ రావడానికి టేస్టింగ్ పౌడర్ వేస్తారు నిమ్మకాయ రసం వేస్తారు అది తయారు చేసిన తర్వాత మళ్ళీ ఒక బొగన మీద మనం పొయ్యి మీద బొగన పెట్టి దానిలో బియ్యం పెట్టాలి బియ్యంలో ఉడికించాలి అది కొంచెం సేపు ఉడికించిన తర్వాత మనం ఆ పొయ్యి మీద ఆ బియ్యాన్ని ఆ మసాలాను వేసి పొయ్యి మీద దంకీ పెట్టాలి హాఫ్ దమ్ అయిన తర్వాత మనం తక్కువ సమయంలో చాలామందికి ఇవ్వచ్చు అందుకోసం నేను నా ఇంట్లో ఉన్న వారి హెల్ప్ తీసుకుంటాను తీసుకుంటారు అది వాళ్ళకి వండి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంత సమయంలో ఇంతమందికి చేసినా అని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు పొయ్యి మీద చేస్తే చాలా త్వరగా చేస్తారు పొయ్యి మీద చాలా ఎక్కువసేపు పడదు గ్యాస్ మీద అయితే చాలా టైం పడతుంది